నేను ఫ్రిడ్జ్ కొన్నానండి ఫ్రిడ్జ్ ఏమో వర్ల్ఫూల్ బాగుంది చాలా బాగుంది వన్ నైన్టీ లీటర్స్ సిక్స్టీ త్రీ యూనిట్స్ పవర్ కాల్తుంది పర్ యానం డీ ఫ్రిజ్ కూడా చాలా బాగుంది చాలా ఎక్కువగా ఐస్ క్యూబ్స్ కూడా చాలా ఒక వన్ అవర్ లోనే మనకు ఐస్ క్యూబ్స్ అయిపోతున్నాయి వెజిటేబుల్స్ కూడా పాడైపోలేదు మనకి వాటర్ కూడా వేస్ట్ వాటర్ కూడా బయటికి పోవడానికి చిన్న పైపులాగా ఇచ్చారు బాగుంది వారంటీ కూడా మనకి త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇది ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ అవునండి కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది కానీ చాలా బాగుంది ఫ్రిడ్జ్ వాడకానికి ఇబ్బంది లేకుండా కరెంట్ షాక్ కొట్టడం ఏముండదు చాలా హైట్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూడటానికి కూడా లుక్ బాగుంది డోర్ మీద మంచి త్రీ డి డిజైన్స్ కూడా ఉన్నాయి